చెప్పండి బ్రదర్ ఇప్పుడు రిస్క్ అన్న ఇప్పుడు డైలీ ఒక ఎంత లేదన్న వంద మంది యాభై మంది దాకా నేను దింపుతు ఉంటాను దాంట్లో అమ్మాయిలు కుసుంట్రు అబ్బాయిలు కుసుంట్రు చిన్న వాళ్ళు కుసుంట్రు షార్ట్ కట్స్ వేసి అంటే నాకు తెలుస్తాయి అటు తీసుకోపోతాను అంటే చెట్లు మట్టి రోడ్లు ఉంటే చదువుకున్నవాడు అయితే భయపడడు ఓకే లైట్ తీసుకుంటుడు అమ్మాయిలు చిన్నవాళ్ళు ఉంట్రు భయపడతారు కదా ఇప్పుడు మంచిగా తీసుకు వెళ్ళిన కదండి ఇప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంది నాకు చెప్పండి నాకు అర్థం కావట్లేదు సేఫ్గా అంటే ఏముంది బ్రదర్ నేను ఓకే ఓకే చెప్పండి చెప్పండి ట్రాఫిక్ అన్ ఓకే చెప్పండి సేఫ్ వే అంటే బ్రదర్ నేను ఏమి ఇప్పటి నుంచి ఏమి నడపట్లేదు కదా ఆటో ట్రాఫిక్ అనేది వాహనాలు ఉన్న ప్రతి ఏరియాలో ఉండే ఉంటుంది మేము నడిపేటి వాళ్ళకు అది మాకు అదొక డైలీ రొటీన్ లైఫ్ లాగనే కదా దాన్ని స్పెషల్గా తీసుకోని బ్రో బ్రో చూడండి మేము అట్లా మీటర్ వేసి మేము అట్ల ఎప్పుడు ఫ్రాడ్ చేయం అట్ల చేస్తే మాకు వచ్చేది ఏమున్నది చెప్పండి మీ పొట్ట కొట్టి మేము పైసలు తీసుకొనుడు మాకు ఏమి ఉంటుంది చెప్పండి మా కస్టమర్స్ నమ్మి ఎక్కిండ్రు కాబట్టి అది అట్ల నేను చెయ్యను బ్రో మీరు నా నా డ్రైవింగ్ మీరంత ట్రాఫిక్లో తీసుకు వచ్చిన ఏమన్న మీకు ఏమన్న భయం అయిందా అసలకి సేఫ్ గా తీసుకు వచ్చిన కదా మిమ్మల్ని అయితే ఇప్పుడు ఒక రేట్ అంటే నేను ఏమి రెండు మూడు వందలేమి తీసుకోవట్లేదు కదా బ్రో ఇప్పుడు యాభై చెప్పిన కాడికి యాభై ఐదో ఐదు పది అయితే మీకు పెద్ద మ్యాటర్ కాదు గదా అంటే ఏమనుకుంటాం అండి అది ఎవరైన కామన్ తీసుకుంటారు కదా అన్న మెంటాలిటీతో సరే బ్రదర్ నెక్స్ట్ టైమ్ ఇది జరగకుండా చూసుకుంటు బ్రో ఈసారి అయితే సారీ ఏమనుకోకండి నా తరపు నుండి థ్యాంక్ యూ బ్రో